నాకు వేసవికాలం అంటే చాలా ఇష్టం ఎందుకోసం అంటే హాలిడేస్ వస్తాయి పిల్లలు అంతా స్కూల్ సెలవులు పిల్లలతో గడపడానికి తరువాత క్రికెట్ ఆడుకోవడానికి సీజన్ ఫుడ్స్ మామిడిపళ్ళు ముంజులు ఇవన్నీ తినడానికి సెలవుల్లో ఇష్టమైన ఊళ్ళో వెళ్ళడానికి నచ్చిన ప్లేస్ తిరగడానికి ఆ ఆ రోజులన్నీ సెలవు దినాలు కాబట్టి ఆ అన్నీ టూర్లు ప్రతీ ఊరు తిరిగి ఆ కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ప్రతీ రోజు ఆనందంగా ఉంటుంది అందుకే ఎండాకాలం అంటే నాకు చాలా ఇష్టం